మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చదువుకున్న దగ్గరి నుంచి చెప్తాను నేను చిన్నగా ఉన్నప్పుడు నైన్త్ క్లాసులో ఫస్ట్ నర్సరీ నుంచి చెప్తాను నర్సరీలో నేను వేరే స్కూల్ అందులో ఎంజాయ్ చేశాను చిన్నగా ఉన్నపుడు స్కూలుకి వెళ్ళను అని ఏడిస్తే అంత నవూపి నవ్వు నవ్వు ఉంటుంది ఘోరంగా ఉంటుంది మమ్మీ ఇంకా మంచిగా స్కూల్కి పొద్దునే రెడీ చేసి పంపిస్తుంది స్కూల్లో టీచర్స్ గిట్ల ఏమీ అనరు మంచి ప్లేయింగ్ మన ఆడుకునే బొమ్మలు ఉంటాయి స్కూల్లో అట్లా అని వెళ్ళేవాడిని చిన్నగా ఉన్నపుడు పెద్దయ్యాక అంటే ఫస్ట్ క్లాసు యూకేజీ నుంచి కొంచెం కొంచెం ఇక స్కూల్లో ఇక మంచిగా టీచర్స్తో కలిసి ఉండడం మంచిగా చదువుకుంటే టీచర్స్ దగ్గర తీయడం టీచర్స్ మంచిగా ప్లేయింగ్ గేమ్ గేమ్స్ ఆడిస్తారు పిఇటి సార్ ఉంటాడు గేమ్స్ ఆడిస్తాడు చాలా బాగా మంచిగా టీచర్స్ కలిసిమెలిసి చాలా బాగుంటారు మన ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్ డే రోజు మంచిగా చాలా బాగుంటుంది స్కూల్లో ఇండిపెండెన్స్ డే రోజు అంటే వచ్చేసి మనకి మంచిగా వైట్ యూనిఫామ్ మాకు వైట్ యూనిఫామ్ ఉండేది వైట్ యూనిఫామ్ సివిల్ డ్రెస్ అదే వేసుకున్నా కానీ అంతా స్కూల్ డ్రెస్ వేసుకోవాలని ఉండేది స్కూల్ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుండేది స్కూల్ డ్రెస్ వేసుకొని పొద్దున్నే మేము మంచిగా నీట్గా రెడీ చేసి పంపించేది స్కూల్కి స్కూల్లో మంచిగా చాక్లెట్స్ అని గేమ్స్ ఉండేవి మన గేమ్స్ ఆడించినపుడు ప్రైజెస్ ఇచ్చేది డాన్సింగ్ ఉండేది మన అన్నీ ఉండేది అంతా సార్స్ ఇంకా మాతో కలిసిమెలిసి ఉండేది చాలా బాగుండేది ఇంకా చెప్పాలంటే మాకు ఎగ్జామ్స్ వచ్చేసి ఎగ్జామ్స్ ఉండేది ఎగ్జామ్స్ మంచిగానే రాసేవాళ్ళము అన్ని మంచిగానే రాసేవాళ్ళము మంచిగా ఎంజాయ్మెంట్ ఉండేది స్కూల్లో టెన్త్ లైఫ్ వచ్చేసి ఇంకా చాలా ఎంజాయ్గా ఉంది మాకు ఫస్ట్ బతుకమ్మ అంటే లేడీస్ ఆడతారు మేము గ్రౌండ్ మంచిగా క్లీన్ చేసి వాళ్ళకి నీటుగా పెట్టేసి మంచిగా నీటుగా అన్ని సౌండ్ బాక్సస్ అన్ని బాక్సస్ అన్ని పెట్టేసి మంచి చాలా బాగా ఎంజాయ్మెంట్ ఉండేది గేమ్స్ ఆడించేటపుడు అప్పుడు మన మనం మనం హాలిడేస్ ఇచ్చినప్పుడు చాలా బాగుండేది గేమ్స్ ఆడించినపుడు చాలా బాగుండేది సార్సు అందరూ రైటింగ్ చూసి మనం ఇప్పుడు వ్రాసే నోట్స్ క్లాస్ వర్క్స్ హోం వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ మంచిగా చాలా బాగుండేవి రైటింగ్ చూసి టీచర్స్ సార్స్ మెచ్చుకొనేవాళ్ళు టీచర్స్ కలిసిమెలిసి చాలా బాగుండేవాళ్ళు ఇంకా చెప్పాలంటే వచ్చేసి స్కూల్ లైఫ్ అంటే ఇక అది మళ్ళీ ఒకసారి వస్తే బాగుండు అనిపించేది అంత చాలా బాగుండేది ఎంజాయ్మెంట్ మూమెంట్ మన ఇక చెప్పాలంటే ఇంకొకసారి మన హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇంటి దగ్గర అన్ని స్కూల్స్ అంటే మా ఇంటి దగ్గర ఇంకో స్కూల్ ఉంది ఆ స్కూల్లో ఆడుకునే వాళ్ళము ఇప్పటికి ఇంకా ఆడుకుంటాము మాకు అంటే ఏంటి చిన్న చిన్నోళ్ళు అంటే ఆడుకుంటారు వాళ్ళ కొంచెం ఇట్లా మన టీమ్స్ టీమ్స్ చేస్తాము మంచిగా ఆడుకుంటాము